నాకు సేకరణ గురించి ప్రత్యేకమైన లక్ష్యాలు మరియు ఆశయాలు ఉన్నాయి మరి ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సేకరణ నాణెముల సేకరణ నాణెములను సేకరించటమనేది నా జీవితంలో ఉన్నటువంటి ఒక లక్ష్యం అలాగే అది నా ఆశయము కూడా అందుకనే వివిధ రకాలైనటువంటి పాత నాణెములు కనబడినప్పుడల్లా నాకు దొరికినప్పుడల్లా వాటిని నేను సేకరించి ఒక దగ్గర వాటిని నేను కూడబెడతాను ఎందుకంటే వచ్చే తరానికి ఆ నాణెములు అనేటివి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి వచ్చే తరము వారు పాత తరంలో ఉన్నటువంటి నాణెములను చూపించటము ద్వారా చూడడము ద్వారా వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు అంతేకాదు ఆ యొక్క నాణెములు అంతరించిపోకుండా కూడా ఉంటాయి